బాలాజీ స్వీట్ షాప్ ఓనరేనా మాట్లాడేది మీ కాడా పూతరేకులు అవైలేబిలిటీగా ఉన్నాయా బాక్స్ ఎంత పడుతుంది అండి ఒక ఫైవ్ కేజీస్కు అయితే ఎంత అవుతుందండి ఇప్పుడు మా లొకేషన్కి మీరు డెలివరీ చేయగలరా లేదా ఆన్లైన్ ఆఫ్లైన్ మాత్రమేనా డెలివరీ చార్జెస్ ఎంత పడతాయండి అవునా ఇంకా మీ షాప్లో ఏమేమి ఫ్లేవర్స్ స్వీట్స్ ఉన్నాయండి

మైసూర్ మైసూర్ పాక్ అయితే ఎట్లా అండి కేజీ అది ఒక హాఫ్ కేజీ పాలకోవా ఒక హాఫ్ కేజీ అట్లా తీసుకుంటే అలా మనీ ఎంత అవుతుంది

ఇంకా మేము ఆడికు వచ్చిన ఇంకేం అవైలేబిలిటీలో ఉన్నాయి

అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయా అండి

ట్రయల్ చేసుకొని తర్వాత కావాల్సినవి అంటే తీసుకోవచ్చా ఏవైనా దానికి ఏమి ఎక్స్ట్రా ఏమి లేదు కదా పే చేయాల్సింది ఓకే అండి మీ లొకేషన్ ఎక్కడ అండి కరెక్ట్గా ఇప్పుడు వేరే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా లేదా అది ఒక్క బ్రాంచేనా అండి మీకు ఉండేది ఆ బ్రాంచ్ దగ్గరలో ఉన్న లొకేషన్ నుంచి మాకు కావాల్సిన స్వీట్స్ని పంపిస్తారా ఓకే అండి ఆ రసగుల్లా ఉందా మీ షాప్లో అవునా మేము కావాల్సిన స్వీట్ని మీరు రెడీ చేసి ఇస్తారా అప్పుడు దానికి మాకోసం రెడీ చేసినందుకు సెపరేట్గా కాస్ట్ ఏమి ఉండదు కదా ఓకే అండి థాంక్స్ అండి మాకు కావలసినప్పుడు మేము కాంటాక్ట్ అవుతాం అండి థాంక్స్ అండి